హలో ఎవరండి అవునమ్మ లేదమ్మ కొంచం అతనికి హెల్త్ ప్రాబ్లం ఉంది ఫీవర్ వచ్చింది మ్యాడమ్ అందుకని రాలేదు చూపించాను మ్యాడమ్ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము తను ఇప్పుడు పడుకున్నాడు షేర్ చేస్తాను మ్యాడమ్ షేర్ చేస్తాను మ్యాడమ్ మ్యాడమ్ చదువుతున్నాడా మ్యాడమ్ మా శివ అదే అంటే ఫీవర్ వచ్చింది మ్యాడమ్ లేకపోతే తను ఎప్పుడు స్కూల్కి రాకుండా ఉండడు మ్యాడమ్ అవును మ్యాడమ్ అందుకని అదే మ్యాడమ్ ఈరోజు ఏదో ఏదో ఎగ్జామ్ ఉందంటగా టెస్ట్ పెడతా అన్నారంట చెప్పాడు నాకు నిన్న నిన్న అని ఉండే మ్యాడమ్ అతను నాతో అంటే మమ్మీ రేపు ఎగ్జామ్ ఉంది మమ్మీ నేను వెళ్తా అంటే నేను పంపించలేదు మ్యాడమ్ ఫీవర్ ఎక్కువ అయిందని రేపు పంపిస్తాను మ్యాడమ్ తక్కు అంటే ఇప్పుడు కొంచం నార్మల్గా ఉన్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు స్కూల్కి వస్తాడు మ్యాడమ్ మ్యాడమ్ మ్యాడమ్ బాగా చదువుతున్నాడు కదా మ్యాడమ్ మా శివ అందరితో మంచిగా ఉంటాడు మ్యాడమ్

ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ నేను రేపు పంపిస్తాను మ్యాడమ్

ఓకే మ్యాడమ్